అప్పుడే పుట్టిన పసి పిల్లలను ఎలా జాగ్రత్తగా చూసుకుంటారు పుట్టిన మొదటి సంవత్సరంలో వారి ఆహార క్రమం ఏమిటి ఓకే అప్పుడే పుట్టిన పసి పిల్లలకు ఫస్ట్ ఏం చేస్తారంటే సర్జరీ చేసినా కానీ నార్మల్ డెలివరీ అయినా కానీ తీసిన తర్వాత ఫస్ట్ వాళ్ళని మంచిగా ఆయిల్తో మసాజ్ చేస్తారండి ఎందుకంటే బాడీ అప్పుడే పుట్టినట్టు ఉంటుంది లేత లేత బొక్కలు వాళ్ళు అంటే కడుపులో ముడుచుకొని ఉంటారు కదా వాళ్ళ బాడీస్ అంటే మంచిగా బాడీ యాక్టివేట్ కావడానికి అని జెప్పేసి మంచిగా మాలిష్ చేస్తారు మాలిష్ చేసిన తర్వాత ఎవ్రీ డే బాత్ స్నానం చేయించేటప్పుడు వాళ్ళకి ఆయిల్తో మసాజ్ చేయించి మంచిగా ఒక ఫైవ్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లానే ఉంచేసి తర్వాత మంచిగా సోప్ తోటి స్నానం చేసి స్నానం చేయించి వాళ్ళని పడుకోబెడతాం తర్వాత మినిమమ్ ఒక సిక్స్ మంత్స్ వరకి వాళ్ళకి ఓన్లీ మదర్ మిల్క్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం మనం తర్వాత ఆఫ్టర్ మదర్ అంటే సిక్స్ మంత్స్ తర్వాత వాళ్ళకు డైట్ మారుస్తాం మనం అంటే కొంచెం వాళ్ళ తినడానికి కొంచెం అవైలబుల్గా ఉన్న ఐటమ్స్ అంటే ఏంటంటే మెత్త మెత్త పదార్థాలు అంటే గోధుమలు పిండి పదార్థాలనమాట ఇవన్నీ గోధుమలు రాగులు బియ్యము కందిపప్పు పెసరపప్పు మినపప్పు అండ్ గో ఇంకేంటి జొన్నలు బాదం కాజు ఇట్లా డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపి మిక్సి చేసి పౌడర్ చేసి వాటిని గ్రైండర్ చేసి వాటిని మనం కొంచెం ఒక అంటే అన్నం వండినట్టే విధంగా కొంచెం వాటర్ వేసీ మంచిగా ఉగ్గులాగా తాయారు చేసి దాన్ని మనం డైలీ ఒక మార్నింగ్ ఈ ఆఫ్టర్నూను నైట్ అంటే త్రీ టైమ్స్ పెట్టచ్చు తర్వాత అది ఒక అంటే డైలీ పెడుతూనే తర్వాత వాళ్ళకు అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ అంటే తినడానికి తగినటువంటి ఫ్రూట్స్ లైక్ ఏంటంటే బనాన అండ్ ఇంకా ఎక్కువ శాతం బనాన పెట్టము సమ్టైమ్స్ పెట్టచ్చు అంటే అది బనాన ఎనర్జీ ఫుడ్ ఏ మీన్స్ ఎనర్జీ క్యారీ చేస్తుంది కాబట్టి బనాన అండ్ ఇంకా తర్వాత వచ్చేసి సంత్రాలు అంటే అవి చిన్న చిన్న చిన్న చిన్న ఫ్రూట్స్ అంటే వాళ్ళకు తినడానికి అవైలబుల్గా ఉన్నవి ఇంకేంటంటే బాదాంను నానాబెట్టేసి పాలల్లో అంటే మిక్సీ చేసి పౌడర్ చేసి పాలల్లో కలిపి తాగడించడం మళ్ళా ఇంకొకటేంటంటే క్యారెట్ క్యారెట్ ముక్కల్ని బీట్రూట్ ముక్కల్ని ఉడికించి అంటే మన ఇడ్లీ ఉడికిస్తాం కదా ఆ విధంగా ఉడికించి మెత్తగా చేసుకుంట తినిపించడం ఇలా చేస్తామన్నమాట అలా చేయటం వల్ల ఏందంటే పిల్లలకు సరి అయిన ప్రోటీన్స్ సరి అయిన విటమిన్స్ కరెక్ట్ బాడీకి అంది వాళ్ళ బాడీ కరెక్ట్గా ఉంటుంది అండ్ బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగుంటుంది వాళ్ళ బ్రెయిన్ పవర్ మంచిగా ఉంటుంది ఇంకొకటేంటంటే మొదటి సంవత్సరం వరకు వాళ్ళకు అంటే ఇటువంటి డైట్ ఫాలో అవుతాం తర్వాత కొంచెం కొంచెంగా ఇడ్లీ తర్వాత వచ్చేసి వితౌట్ ఆయిల్ ఇడ్లీ మళ్లీ ఉప్మా అంటే లైట్గా ఆయిల్ యూజ్ చేసి మాత్రమే మనం యూజ్ చేస్తాం ఎక్కువ శాతం తర్వాత వచ్చేసి ఇంకా కొంచెం బేబీ గ్రోత్ అవుతున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే ఏంటంటే మనకు పండ్లు వస్తున్న టైంలో వాళ్ళకు ఎక్కువ ఉండే మోషన్స్ ఫ్రీ ఉంటే మోషన్స్ లూజ్ మోషన్స్ అవుతుంటాయి కాబట్టి ఆ టైంలో మనం బనాన తినిపించడం వల్ల ఏంటంటే మోషన్స్ కొంచెం వరకు కంట్రోల్ జరుగుతాయి లేకపోతే నెయ్యి నెయ్యిని తినిపించడం ఉడుకుతున్న ఉడుకు అంటే కొంచెం అన్నంనీ తీసుకొని అన్నంలో నెయ్యి వేసి అండ్ కొంచెం ఓమా జీలకర్ర మిక్సి పౌడర్ చేసి అది కలిపి అన్నంను ఉడికించి తినిపించిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకు దగ్గు రాదు సర్ది కూడా కంట్రోల్లో ఉంటుంది అండ్ ఇంకొకటి అది చెయ్యచ్చు తర్వాత వేడి హాట్ వాటర్లో డైలీ మార్నింగ్ హాట్ వాటర్లో కొంచెం తేనె వేసి వాళ్ళకి ఒక బాటిల్లో పోసి ఇవ్వడం వల్ల తాగుతారు తాగడం వల్ల ఏంటంటే బ్లడ్ సర్కులేషన్ బాగుంటుంది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది అండ్ బాడీ బ్రెయిన్ షార్ప్ అవుతుంది వాళ్ళ బాడీ కరెక్ట్గా ఉంటుంది అండ్ తర్వాత వచ్చేసి వాళ్ళకు అంటే వాళ్ళ మెను ప్రకారం మళ్ళ వాళ్ళ కదలికలు కూడా గుర్తించాలి అంటే వాళ్ళు ఏమైన వస్తువు విసిరేస్తే తీసుకురమ్మంటే తీసుకొస్తున్నారా లేదా మన శబ్దాన్ని వింటున్నారా లేదా మనం మాట్లాడేది వాళ్ళకు అర్థమవుతుందా అవ్వన్నీ గమనించాలి ఎందుకంటే కొంతమంది పిల్లలు కొంచెం ఎనర్జీ అంటే అంత యాక్టివ్గా ఉండరు అందుకోసం అని చెప్తున్నా అండి నేను మ్యాక్సిమం వరకు అయితే పిల్లల యాక్టివ్నెస్ చూపించాలి వాళ్ళు నవ్వడం ఏడుపు అంటే ఏమైనా అంటే మనం ఇట్లా సమ్టైమ్స్ ఇట్లా గిచ్చినప్పుడు ఏడుస్తున్నారా లేదా నవ్వడం చేస్తున్నారా మన మనల్ని గుర్తుపడుతున్నారా మన అలికిడి వాళ్ళకి వినిపిస్తుందా అంటే చెవులు వాళ్ళకు సరిగ్గా పనిచేస్తున్నాయా మనం ఎటు వెళ్తుంటే అటూ ఇట్లా వాళ్ళ హెడ్ టర్న్ చేసుకుంటూ చూస్తున్నారా లేదా అలాంటివి చేయలన్నమాట ఇట్ల వాళ్ళను అంటే మోటి అంటే వాళ్ళను ఎట్లా అంటే సెట్ చేయడమనమాట వాళ్ళను మెంటల్గా ఫిజికల్గా సెట్ చేయడం మళ్ళీ నడిచే టైంలో వాళ్ళకి కొంచెం సపోర్ట్గా ఉంటూ మెల్లి మెల్లిగా నడిపించాలి అంటే ఒకటేసారి లేచి నడవరు కదా ఎవరైనా కొంచెం కొంచెం కొంచెం కొంచెంగా నడిపించాలి ఫుడ్ డైట్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలి టైం టూ టైం మెయింటైన్ చేయాలి బట్ సిక్స్ మంత్స్ వరకు మాత్రం మదర్ మిల్క్ ఇవ్వడం వల్ల పిల్లలకి చాలా హెల్తీ అండ్ తర్వాత వచ్చేసి వాళ్ళకు టైం సీజన్ సీజనల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా ఈ సీజన్లో ఈ ఫ్రూట్స్ ఈ సీజన్లో ఈ ఫ్రూట్స్ అని చెప్పేసి ఆ ఫ్రూట్స్ని ఖతంగా యూజ్ చేయాలండి ఎందుకంటే అవి యూజ్ చేయడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సీజనల్ ఫ్రూట్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకు సరి అయిన విటమిన్స్ అనేవి లభిస్తాయి బీట్రూట్ క్యారెట్ ఒక ఉడికించిన గుడ్డు అంటే ఎళ్లోయిష్ కాకుండా ఓన్లీ వైట్ గుడ్డు ఉంటుంది కదా దాన్ని కొంచెం కొంచెంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి తినిపించాలి ఈ విధంగా చేస్తే పిల్లలు బాగుంటుంది